సార్ దీప్ దీప మేడం గారా మాట్లాడేది నా పేరు రేఖ బాగున్నాను మేడమ్ నా పేరు రేఖ మేడం మీ స్కూల్లో పిల్లలు బాగా చదువుతున్నారా మేడం అంటే ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు మేడం అవునా మ్యాథ్స్

మా స్కూల్లో కూడా మన పిల్లలు మ్యాథ్స్లో చాలా డల్గా ఉన్నారు మిగతా సబ్జెక్టులు అంతా బాగున్నారు ఒక మ్యాథ్స్లో కొంచెం డెవలప్ చేయాలి పిల్లల్ని ఏంటి మేడం న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమి చేయిస్తున్నారు పిల్లలకి యాక్టివిటీస్ పిల్లలకి యాక్టివిటీస్ ఏమి చేయిస్తున్నారు మేడం విత్ న్యూ ఇయర్ ప్లాన్స్

అవునవును

మా మా స్కూల్లో మా పిల్లలకి ఈసారి వాళ్ళే ఓన్గా గ్రీటింగ్స్ తయారు చేయమన్నాం మేడం ఎందుకంటే చిన్నపిల్లలు కదా పిల్లలు బయట వెళ్ళ కొనుక్కొని కాస్ట్ వేస్ట్ చేసుకోవడం కంటే మీకు వచ్చినట్టు మీరే వేసి ఓన్గా మీరే తయారు చేయండి అని చెప్పి న్యూగా ప్లాన్ ఒకటి ఇచ్చాము మేడం పిల్లలకి వాళ్ళు బాగుంటుంది అని ఇంప్రూవ్ ఉంటుంది

పిల్లలు చేస్తారని అలా చేస్తున్నాం మేడమ్

మొత్తం అన్నీ

ఓకే

మా స్కూల్లో పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు డల్ స్టూడెంట్స్ వాళ్లకు స్పెషల్గా క్లాసులు తీసుకొని వాళ్ళు కొంచెం పికప్ అయ్యే విధంగా చేస్తున్నాం మేడం వన్ ఆర్ టూ పికప్ అయితే ఆటోమేటిక్గా పికప్ అయిపోద్ధి అని చూస్తున్నాం అండి ఇంకా ఏంటి మేడం ఆర్ ఏవండి మన పిల్లలకి కొత్తగా వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్లు ఓన్గా చేయడానికే కొంచెం ప్రిఫెరెన్సు ఇస్తాం మేము మా నుంచి కాకుండా వాళ్ళ నుంచి వాళ్ళ చేస్తే బాగుంటుంది అని ఆలోచన మేడమ్ అంతే అవును అవును ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఉంటాను మేడమ్ దీప మేడం నమస్తే మేడం